హనుమకొండలో ఆలయాలు వెయ్యి స్తంభాల గుడి చాలా బాగుంటుంది టికెట్ లేకుండా చూడ వెళ్ళచ్చు చూడానికి చాలా అందంగా ఉంటుంది చాలా ప్రజలు వస్తుంటారు ఎక్కడెక్కడినుంచో వస్తూ ఉంటారు సమ్మర్లో కానీ కార్తీక మాసంలో అయితే చాలా జనాభా వస్తూ ఉంటారు ఎప్పటికీ వస్తారు ఖాళీ సమయంలో హాలిడేస్ ఉన్నప్పుడల్లా వచ్చి చూడడానికి ఇది చాలా అందంగా బ్యూటీఫుల్గా ఉంటుందది మనం ఎప్పా పబ్లిక్ గార్డెన్ కానీ వెళ్ళడానికి బాగుంటుంది అది అది కూడా చిల్డ్రన్ పార్కు చూడ్డానికి ఫ్రీగా వెళ్ళవచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఫ్రీగా అట్ల డబ్బులేం తీసుకోరు చూడరాని ప్రదేశాలు చాలా ఉంటాయి అక్కడ బాగుంటుంది ఇక్కడ ప్రత్యేకత అంటే అందులో వేయి స్తంభాల గుడిలో అయితే చాలా చాలా చూ చూడ్డానికే సరిపోకుండా ఉంటుంది పబ్లిక్ గార్డెన్ కానీ చిల్డ్రన్ పార్కు కానీ చాలా బాగుంటాయి రామప్పాలో కూడా బాగుంటాయి శిల్పాలు కానీ కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ చాలా బాగా జరుగుతుంది నృత్యాలెయ్యడం డ్యాన్స్లు వెయ్యడం చాలా అందంగా ఉంటుందక్కడ ఇక్కడ నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది అక్కడ చెరువు కానీ రామప్పాలో శిల్పాలు కానీ బాగుంటాయి నంది విగ్రహం ఇట్ల చాలా బాగుంటుంది అక్కడ చాలా చక్కగా ఉంటుంది అందు చూడవచ్చు హనుమకొండలో చరిత్రాత్మకంగా నిలిచే స్థలాలంటే ఇంక అవే ఉంటాయి బావుంటుంది కాకతీయ పిచుకల గ్యార్డెన్ రామప్ప పిల్లలకు బావుంటుంది చూడడానికి కూడా పిల్లలని తీసుకొచ్చి కూడా చూడవచ్చు బాగుంటుంది అందంగా